జాబ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఉండటానికి ఇల్లు ఉంది కాబట్టి మమ్మల్ని ఈరోజు అందరు గౌరవించి మమ్మల్ని తోబుట్టువు అందరూ గౌరవంగా ప్రతి ఒక్క శుభకార్యానికి మమ్మల్ని అంటే మమ్మల్ని పిలవకపోయిన మా ఇంట్లో అమ్మని నాన్నని పిలవటం అనేది నిరంతరం జరుగుతూ ఉంది